సాంకేతిక పరిజ్ఞానం ల్యాప్టాపు ఇవ్వడం వల్ల వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాలు సంపాదించడానికి సహాయపడుతుంది ఆత్మవిశ్వాసం ఇలాంటి పథకాలు ఆడపిల్లలు చదువుకోవడానికి సైకిళ్లు ల్యాప్టాపులు ఇస్తే మంచిదేనా అని అడిగారు కదా చాలా మంచిది ఎందుకంటే ఎందుకంటే బడికి వెళ్ళడం సులువు సైకిల్ అంటే దూరం సైకిల్ ఉంటే దూరం ఉన్న బడికి కూడా వెళ్ళొచ్చు చదువుకోవడానికి సహాయం ల్యాప్టాప్ ఉంటే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు బాగా చదువుకోవచ్చు ధైర్యం వస్తుంది మాకు కూడా చదువుకునే అవకాశం ఉందని వాళ్ళకి ధైర్యం వస్తుంది అందరూ సమానమే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా చదవాలని తెలుస్తుంది